ఈ మధ్య కాలంలో మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా వెనుకబడిపోయింది ఎందుకంటే కరో కరోనా కారణం చేత అభివృద్ధి అంతా ఏమైందంటే చాలా వరకు అన్ని ఇండస్ట్రీస్లల్లో లాస్ వచ్చేసి అన్ని కంపెనీస్ మూసివేయడము లాక్డౌన్స్ ఇట్లాంటివి చేయడం వల్ల చాలా వరకు వెనుకబడిపోయింది కానీ మళ్ళీ దాన్ని రికవర్ చేసి అన్ని కొత్తగా పరిశ్రమలు అవి ఇవి ఓపెన్ మళ్ళీ పెద్ద ఎత్తున ఓపెన్ చేసి అంతా ఆ యొక్క ఆర్థిక వ్యవస్థనంత రికవరీ చేశారు ఇండస్ట్రీస్ విషయానికి వస్తే చాలా వరకు కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఓపెన్ అయినవి దాని ప్రకారంగా కూడా మన యొక్క మానవుల మనుగడ కొనసాగుతుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయానికి వస్తే బ్యాంకింగ్ అనేది ఇంతవరకు చిన్న పాటి గ్రామాల్లో అసలు బ్యాంకు అది అనేది తెలియదు ఇప్పుడు ఏ మారుమూల చిన్న గ్రామం నుంచి అయినా ఏటీఎం వాడడం ఫోన్పేలు ఇట్లాంటివి వాడడం ద్వారా ప్రజలు చాలా వరకు ఏమంటారు అప్డేట్ అవుతున్నారు అనేది ఆర్థిక రంగమైతే చాలా డెవలప్ అవుతుంది